రండి సార్ లేదు లేదు తగ్గినాయి రండి రండి మీకు ఏమి కావాలో చెప్పండి అవి చూపిస్తాం అలాగే అండి గోధుమలు కేజీ వచ్చి అరవై రూపాయలు పడుతుందండి అలాగే అండి ఇంకేం కావాలండి మీకు అలాగే అండి చాలా తగ్గింది అండి బై టూ గెట్ వన్ ఫ్రీ అని కూడా పెట్టాం అండి బై వన్ బై వన్ గెట్ వన్ కాదండి బై టూ గెట్ వన్ రెండు కొంటే ఒకటి ఫ్రీ అండి సరే అండి ఇంకేం కావాలండి యా బ్యాగ్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది అండి ఒక రకం ఎల్జె కంపెనీ వచ్చేసరికి పదమూడు వందలు ఉందండి త్రిబుల్ సెవెన్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై రూపాయలు అండి రైసులో తగ్గడానికి ఏమి లేదు కదండి దాంట్లో అన్నీ లిక్విడ్ డైట్లు కదండి అలాగే అండి లలిత వచ్చేసరికి పదమూడు వందల పదమూడు వందల రూపాయలు అండి ఇరవై ఆరు కేజీలు అండి ఇరవై ఆరు కేజీలు అవునండి ఉన్నాయండి

మీకు అరకేజీలో కావాలా కేజీలలో కావాల కావాలో చెప్తే

అదే అరకేజీ బాక్సులు కేజీ బాక్సులు ఉన్నాయండి కేజీ వచ్చేసరికి రెండు వందలు రూపాయలు అరకేజీ వచ్చి వంద రూపాయలు రెండు వందల రూపాయలు అండి మరి ఇట్లా అన్నీ కొ అన్నీ కొన్న వాటిలోంచి డిస్కౌంట్ వస్తుంది కదండి మీకు అన్నీ కొన్న దానిమీద డిస్కౌంట్ వస్తుంది ఓచర్లు వస్తాయి కదండి పాలకోవాలు ఉన్నాయండి పాలకోవా ఉందండి పాలకోవా వచ్చేసరికి పావు కేజీ నూట యాభై రూపాయలు అండి అవి మీకు పావు కేజీ నుంచి వస్తాయండి పావు కేజీ వంద రూపాయలు అవునండి ఎంత వేయమంటారు అలాగే అండి గులాబ్ జాములు ఒకటి వేయమన్నారు మళ్ళీ పాలకోవ ఒకటి వేయమంటారా పావుకేజీ అలాగే అండి ఇంకేం కావాలాండి సరే అండి ఇవన్నీ ప్యాక్ చేస్తాను కౌంటర్లోకి వెళ్ళి బిల్లు తీసుకోండి అలాగే అండి